నేను వంట చేసేటప్పుడు ఏమేం వాడతానంటే ఎక్కువగా మామూలుగా సిల్వర్ గుండాలు కానీ మట్టి పాత్రలు కానీ చిన్నచిన్నవి సచ్చువి స్టీలువి ఇవన్నీ చాలా బాగా వాడతావుంటాను పాలుకానీ వాటి అన్నింటికి ఇప్పుడు చాలా వరకు కుక్కర్లు వచ్చినాయి కదా సిల్వర్ కుక్కర్లు దాంట్లో పెడితే వెంటనే అయిపోతుంది అని అవి అవీ వాడతు వుంటాను ప్లస్ మళ్ళీ దానికి తగినట్టు కొయ్యకింట్లు కానీ ఇలా స్టీల్గింట్లు కానీ ఆ తరువాత స్పూన్లు కానీ అన్నింటికి పచ్చడికి దానికి దీనికి అన్నింటికి ప్రతి ఒకదానికి నేను కొయ్యగింట్లు ఆ తరువాత ఇదే స్పూన్స్ కానీ అన్నీ వాడతావుంటాను ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు ఏం వాడతానంటే కత్తి యూస్ చేస్తాను కత్తిపీట యూస్ చేస్తాను ఆ తరువాత బౌ బౌల్స్ ఉంటాయి కదా బౌల్స్లో అన్నీ ఏదైనా మిక్చరు కానీ అవి ఇవి అన్నీ వేసి పిల్లలకు ఇవ్వడం కానీ బొప్పయి కానీ పండ్లు కానీ అన్నీ వాడే సామాన్లన్నీ నేను సిల్వర్లో వాడతాను స్టీల్ వాడతాను ప్లాస్టిక్ వాడతాను ఆ తరువాత బౌల్స్ ఈ స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా అవి వాడతాను ప్లాస్టిక్ ఉంటాయి ఆ తరువాత గాజుతో చేసిన వాటివి కానీ చాలా అద్భుతంగా వాడతు అన్నమాట మా పిల్లలు అన్ని అన్ని విధాలుగా చాలా వరకు నే దేంట్లో పెట్టి ఇచ్చిన ఇది వద్దు అన్నకుంట చాలా బాగా తింటారన్నమాట ప్లాస్టిక్ ఇదేనా అనరు చాలా దాంట్లో కూడా ఎన్నో వెరైటీలు ప్లాస్టిక్లు ఉన్నాయి దాంట్లో క్వాలిటీ ఏవైనా కానీ ఏవైనా కానీ వాడతానే ఉంటామన్నమాట గాజు ఎక్కువ వాడతు వుంటాం గులాబ్జామ్ కానీ పండ్లు కానీ అన్ని దాంట్లో వేసేస్తే పప్పులు కానీ ఏవైనా ఉడికిచ్చినటివి కానీ అన్ని ఈ గాజుతో ప్లాస్టిక్తో ఆ తరవాత ఈ మట్టి పాత్రలు ఉంటాయి కదా మట్టి పాత్రలోనే నేను చాలా బాగుంటుంది అనేసి కొద్దిగా పది రోజులు అవి వాడుతునే వుం అవీ ఉన్నాయి నాదగ్గర ఆ తరవాత ఇవి చిన్నూరి గుండాలు బిర్యానీ చేసేదాని కానీ అన్నం వంచేదాని కానీ పెద్దపెద్ద గుండాలు కూడా చేసి పెట్టుకునే దాన్ని నేను వాటిల్లో ఇవి చాలా వరకు ఒక ఫంక్షన్ చేయాలన్నా సిల్వర్ గుండాలనే వాడేదాన్ని ఇప్పుడు హోటల్ నుంచి తెప్పించుకున్నా ఆ సిల్వర్ గుండాలోనే నేను వేసుకునేదాన్ని ఆ తరువాత దాంట్లోనే వేసుకొని సాంబార్ పెట్టాలన్నా ఇంకా వేరే ఏది వాడాలన్నా ఒక తాలింపు చేయాలన్నా పెనమే వాడతానన్నమాట మట్టి ప్రమిద మట్టితో చేసినవి కూడా ఉన్నాయి నాదగ్గర చాలా వరకు మట్టితోనే వాడుతావుంటాను ఆ తరవాత సిల్వర్ గుండాలతోనే వాడతావుంటాను అవన్నీ చేసి నేను స్టీలు గుండాలలో వేసుకునేదాన్ని ఎప్పుడు చేసిన మూడు పూట్ల అందులోనే వాడి చాలా వరకు పెట్టుకుంటానే ఉంటానన్నమాట అన్నం వంచాలన్నా ప్లేట్లు సిల్వర్ ప్లేట్లు ఈ వైట్ ప్లేట్లు స్టీలు ఇలా అన్నింటి విందుకి అలాంటివే వాడతు వుంటాను ఎక్కువ నేను వాడేది సిల్వరు స్టీలు వాడతాను గల్మినా వాడతాను ఆ తరవాత గరిట్లు స్పూన్స్ వాడతునే వుంటాను ఎక్కువ అవే ఉంటాయి నాదగ్గర ప్లాస్టిక్ ఉంటాయి తరువాత స్టీలు ఉంటాయి మళ్ళీ ఈ కత్తి అనేది నేను ఎక్కువ నిలబడి కూర్చొని చేయలేను కాబట్టి నిలబడుకొని ఎక్కువ కత్తితోనే యూస్ చేస్తానే ఉంటాను ఈ కత్తిపీట అనేది రేర్గా వాడతాను ఆ తరవాత ప్లాస్టిక్వి